పదివేల మూడువందల ముప్పై రెండు నాలుగు వేల ఐదు వందల అరవై నాలుగు పదకొండు వేల రెండు వందల ముప్పై ఆరు ఒక లక్ష ఇరవై వేలు ఒక లక్ష యాభై వేలు